విజయనగరం జిల్లాలో ప్రధాన విద్యాసంస్థలు అంటే నాకు తెలిసినవి ఒకటి శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల రెండు శ్రీనివాస జూనియర్ కళాశాల అలాగే ఇంకా సత్య టెక్నాలజీ మేనేజ్మెంట్ ఈ మూడు సంస్థల్లో ఫీజులు అనేవి ప్రజలకి చాలా అందుబాటు ధరల్లో ఉంటాయి మధ్యతరగతి వాళ్లు కూడా చదువుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే ధరలనే ఈ సంస్థల వాళ్ళు పెట్టారు కాబట్టి ఈ మూడు సంస్థలు ప్రజలందరికీ బాగా ఉపయోగపడతాయి ఈ మూడు సంస్థల్లో మనం వివిధ రకాలైన కోర్సులను నేర్చుకోవచ్చు ఒకటి డిగ్రీ మనం కంప్యూటర్స్లో డిగ్రీ చేయొచ్చు అలాగే ఇంకా ఈ రోజుల్లో అందరికీ కంప్యూటర్ అనేది ఎక్కువ అవసరం కాబట్టి సత్య టెక్నాలజీ మేనేజ్మెంట్లో మనం వివిధ రకాలైన కంప్యూటర్ కోర్సులను నేర్చుకోవచ్చు ఓకే సార్